పశ్చిమగోదావరి జిల్లాలో అనేక రకాల ఆరోగ్య సౌకర్యాలు మరియు సేవలు అందుబాటులో ఉన్నాయి జిల్లాలో పది కంటే ఎక్కువ ప్రభుత్వ ఆసుపత్రులు యాభై కంటే ఎక్కువ ప్రైవేట్ ఆసుపత్రులు మరియు అనేక క్లినిక్లు మరియు మందుల దుకాణాలు ఉన్నాయి జిల్లాలో అనేక సామూహిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఉన్నాయి ఇవి ప్రాథమిక ఆరోగ్యం సంరక్షణ సేవలను అందిస్తాయి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరోగ్య సౌకర్యాలు మరియు సేవలు ఒత్తిడికి గురయ్యాయి జిల్లాలో ఆసుపత్రులు కోవిడ్ నైన్టీన్ రోగులను నిర్వహించడానికి సిద్ధం చేయబడ్డాయి మరియు జిల్లాలో ప్రభుత్వం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తిని నిరోధించడానికి అనేక చర్యలు తీసుకుంది ఈ చర్యలలో లాక్డౌన్లు ప్రజల సమావేశాలపై నిషేధం మరియు ప్రజలకు వ్యాక్సిన్ మరియు మాస్క్లను ఉచితంగా అందించడం వంటివి ఉన్నాయి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరోగ్య సౌకర్యాలు మరియు సేవలు మహమ్మారి సమయంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి జిల్లాలోని ఆరోగ్య సౌకర్యాలు కోవిడ్ నైన్టీన్ రోగులకు అవసరమైన చికిత్సను అందించడంలో సహాయపడ్డాయి మరియు జిల్లాలోని ప్రభుత్వం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తిని నిరోధించడానికి అనేక చర్యలు తీసుకుంది